మా గ్రామంలో ఎక్కువగా పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు మా లంబసింగిలో ఎక్కువగా బొంగులో చికెన్ అనే ఒక వంటకాన్ని ఎక్కువగా ఇష్టపడుతారు మేము ఇక్కడ దీన్ని తయారు చేసి అమ్ముతూ ఉంటాము దీన్ని తినడం కోసము శీతకాలంలో అయితే చాలా ఎక్కువ మంది పర్యాటకులు ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ఇది ఇక్కడ తప్ప ఎక్కడ కూడా తయారు చేయరు బొంగులో చికెన్ అనేది ఉడకబెట్టించినంత వలన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అదే విధంగా వచ్చిన ప్రతి పర్యాటకులు కూడా ఇక్కడ బొంగులో చికెన్ను తినకుండా అయితే వెళ్ళరు ఇది చూడడానికి చాలా వేడిగా అదేవిధంగా చాలా టేస్టీగా అనిపిస్తు అనిపిస్తుంది